కార్ డ్రైవర్ గారు మేము హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్ళాలనుకుంటున్నాము ట్రిప్కి వెళ్ళాలనుకుంటాము అనుకుంటున్నాము మొత్తం పది మంది ఉన్నాము సాయంత్రం ఐదు గంటలలోపు మమ్మల్ని విజయవాడకి తీసుకుని వెళ్ళాలి ఐదవ తేదీ ఆరవ నెల రెండు ఐదవ తేదీ రోజు తీసుకుని వెళ్ళాలి మా ఇల్లు విజయవాడలో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం క్రైస్ట్ టెంపుల్ పక్కన మా ఇల్లు ఉంది